అవును నేను అలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశాను ఎందుకంటే నేను ఒకసారి తెలుగు విషయంలో నేను మాట్లాడుతుండగా ఒక గొడవ అయ్యింది అప్పుడు అలాంటి సమయంలో నాకు చాలా అంటే చాలా భయం వేసింది ఆ సమయంలో నాకు ఏమి చేయాలో కూడా అర్ధం కాలేదు ఆ టైంలో నేను నా తెలుగు గురించి నేను పోరాడాలి అనిపించింది నేను నా తెలుగు గురించి నేను పోరాడడానికి నా స్వయంకు కృషి చేద్దామని చెప్పి పోరాడాను ఆ అనుభవం గురి ఆ అనుభవం అయితే నాకు చాలా అంటే చాలా నేర్పించింది ఆ అనుభవం వల్ల నేను చాలా నేర్చుకున్నాను అలాంటి కొన్ని కొన్ని అనుభవాలు ఉండడం వల్ల కొన్ని మంచి జరుగుతాయి కొంచెం చెడు కూడా జరుగుతాయి అలాంటిది మనం మంచి మాత్రమే తీసుకోవాలి అన్నది నేను నేర్చుకున్నాను నాకు ఆ అనుభవం మటుకు కొంచెం కష్టంగా అనిపించింది అలాగే కొంచెం నా తెలుగు కోసం పోరాడాను అని చెప్పి ఇష్టంగా కూడా అనిపించింది